హలో అన్నా ట్రావెల్సా అన్నా చీరాలా నుంచన్నా అవునన్నా కొంచెం ఫ్రెండ్స్ అందరు ఒక ఆరుగురుము ఉన్నాము అన్నాను ట్రావెల్స్లో నుంచి ఇది మీ హెల్ప్ తీసుకొని కార్ తీసుకొని అరకు పోవాలని అనుకుంటున్నాము అన్నా ఆరుగురుము ఉన్నాము అన్నా

ఏంలేదు అన్నా ఇప్పుడు అంటే అరకు వెళితే ఈ చలి కాలంలో ఆ మంచుతో ఆ ప్లేసులు బాగుంటాయని విన్నాను అన్నా మేము ఆరుగురుమున్నామన్నా ఇప్పుడు మాకైతే ఇన్నోవా కావాలని అడుగుతున్నామన్నా మీదగ్గర ఇనొవా ఉందన్నా ఎట్టిగానా అయ్యో ఎట్టిగా వద్దన్నా మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్నోవానే తీసుకున్నాము అన్నా మా ఫ్రెండ్స్ మీద ఇన్నోవా బాగుంది అన్నా ఎట్టిగా వద్దన్నా అవునన్నా ఆరుగురికి ఇప్పుడు ఇన్నోవా సరిపోద్దన్నా అక్కడ తిరిగి అన్నీ చూసి చూసొద్దాము అనన్నా ఓకే అన్నా ఓకే అన్నా సరే సరే అన్నా ఓకే అన్నా ఇన్నోవా ఉందా అన్నా ఓకే అన్న ఏం లేదన్నా ఒక టెన్ డేస్కి మీ కన్సల్టెన్సీకి వచ్చి మొత్తం మాట్లాడుతాము అన్నా సరే అన్నా